బాలాజీ జిల్లాలో చంద్రగిరి కోట ఉంది ఆలయం ఆలయాలు ఉన్నాయ్ చంద్రగిరి కోట మంచి ఒక తెల్లవాళ్ళు కట్టినది బాగా కట్టడాలు బాగుంది బాలాజీలో అంటే ఇంకా తిరుమలలో లడ్డులు బాగా శ్రేష్టమైనది అన్ని కా యొక్క అన్ని దేశాలు కూడా తీసుకొని పోయేవాళ్ళు భక్తులు భక్తులు ఉంటాది భక్తులు ఆ యొక్క లడ్డుని తింటారు బాగా టేస్ట్గా ఉంటాది దాంట్లో ముందరి ద్రాక్షఅన్ని బాగా టేస్ట్గా చేసేవాళ్ళు ఎక్కడుండే దేశాల నుండి అంతా తిరుమలకి వచ్చి ఆ లడ్లు తీసుకొని పోయేవాళ్ళు వాళ్ళు ఆ పక్కన అలివేలి మంగాపురం ఉంది ఆలయారికి వెళ్తారు నెక్స్ట్ ఈ కాళహస్తి గుడి ఉంది అక్కడికి వెళ్తారు పద్మావతి గుడి ఉంది అక్కడికి పోతారు జింక మార్గ్ ఉంది జింక పార్క్ పార్క్ ఉంది అక్కడికి వెళ్తారు ఇంకా చాలా ఈ బాలాజీ జిల్లాలో ఎక్క పార్క్ చూసే స్థలాలు బాగుంది అలిపిరి ఉంది నెక్స్ట్ తిరచనూరులో ఉంది తిరచనూరులో తిరచనూరు గుడి అలివేలమ్మ అనే ఆ యొక్క తిరుచనూరులో గుడి అలివేలు మంగాపురం దాంట్లో అక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ బాగా పూజలు చేస్తారు అన్నిచోట్ల అన్నీచోట్ల మా బాలాజీ జిల్లాలో బాగా ఇంప్రూవ్ అవుతున్నది ఇది ఇకక నెల్లూరులో కూడా సాయిబాబా గుడులు ఉన్నాయి శ్రీల శ్రీశైలంలో కూడా ఇంకొక్క గుడిలు ఉన్నాయి ఉన్నాయి శ్రీశైలంలో ఉన్నాయ్ అన్నీ ఉన్నాయి శ్రీశైలంలో కూడా కో ఒక దే ఆ గుడి బాగా ఉన్నది దుర్గాదేవి అనే గుడి ఉంది ఉన్నది మళ్ళీ నగిరిలో సాయిబాబా గుడి అని ఉంది గుడి ఉంది ఆ యొక ఇక ధర్మరాజు గుడి అని పుత్తూరులో కూడా ఉంది బాగా ఉంది అలాగా బాగా స్థలాలు ఉంది కాళహస్తిలో అంటే ఈశ్వర గుడి ఈ ఈశ్వరుడు ఆ యొక దేవుడు ఎక్కడ చూసినా జనాలు వచ్చేవాళ్ళు అక్కడ పూజలు చేసే వాళ్ళు బాగా ఆ యొక్క ఏరియాలో ఉన్నాయ్ మా బాలాజీ జిల్లాలో ఎక్కువమంది ఎక్కువ తిరుమలకే ఎక్కువ జనాలు వచ్చేవాళ్ళుగా ఉన్నారు ఉన్నారు బాగా అభివృద్ధి చెందుతుంది ఆ యొక తిరుమల వల్ల తిరుమలలో అందరూ బాగా ఉన్నారు ఉన్నారు అందరూ లడ్లు తీసుకొని పోయేవాళ్ళు దర్శనానికి వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారని మాకు క ఒక బాగా మాకు సంతోషంగా ఉంది మాకు కోటలు సంద్రగిరి కోటలు ఉంది ఇకా పద్మావతి గుడి ఆ ఆంజనేయ గుడులు ఉంది సాలా అన్నిచోట్ల గుడిలు ఉంది మా బా బాలాజీ జిల్లాలో జిల్లాలో బాగా ఉంది దీనికి ఇంకా ప్రోక్షణ చేయాలని కూడా ఇంకా జనాలు రా వస్తే కూడా ఇంకా అభివృద్ధి చేయాలని అనుకుంటున్నా